హలో

అనా మంచ్యాల్ నుంచి బీజన్కు ఎంత సమయం పడుతుంది అంతేనా ఎంత డబు ఎంత మనీ ఎంత అవుతుంది అండి చార్జెస్ పదిహేను పది నిమిషాలు

అంతే అన్నా ఎంత డబ్బులెంతా అని

ఓ దానికి ఇరవయ్యా అన్నా తక్కువ తీసుకోరాదు పోగా పోగా ఎవరన్నా ఎక్కారా అన్నా ఎక్కుతారండి చూడండి

మీదెక్కడ అన్నా

లోకలా మరింకొక రూట్ ఏదో ఉంది దాని నుంచి వెళ్తే ఎంత అవుతుంది గిరాకీ ఉంటుంది కదా అన్న మీకు ఇట్లా అయ్యే అట్నుంచి వెళ్తే ఒక ముప్ ఇరవై తీసుకోండి ఇంకా పోగా ఎక్కుతారు కదా అన్నా

అంటే రాగా ఎక్కుతారు పోగా ఎక్కుతారు అంటన్నావా చూడండి అన్నా ఎందుకిస్తారు అంతేనా క్యాబ్లకే వెళతాం గానీ మనీ అంత ఇష్యూ కాదు అప్పుడు డబ్బులు లేవనే అందుకని అంత చార్జీ పది నిమిషాలు రైటే గానన్నా అందుకనే కదా మీరు కొంచెం చూడండి అంటే ఉన్నోళ్ళు లేనోళ్ళు చూడరా అన్నా మీరు ఇంకా ఎటైనా వెళ్ళాలనుకుంటే ఆటోలు ఉంటాయి కదా తక్కువ తీసుకుంటారు కదా తెలిసినోళ్ళు ఉంటే కొంచెం ఉన్నోళ్ళు ఉంటారు లేనోళ్ళు ఉంటారు కదా అన్నా పోను కలుస్తారు ఏ టైం అయిత అట్లా అది రైటే అన్నా కొంచెం ఏ లేట్ అయినా పర్లేదు గాని తీసుకెళ్ళండి ఓకే అన్నా